మొదటగా మీ గురించి చెప్పండి నా గురించి ఓకే

శ్రీవిద్యా డిగ్రీ కాలేజీ పుత్తూర్ ఆంధ్రప్రదేశ్ అనే కాలేజిలో చదువుతున్నాను మా యొక్క నాన్న పేరు సివి గోపి ఆయన

ఎంఎస్సి స్ట్యాక్స్ చేస్తుంది ఎస్వి యూనివర్సిటీలో అంతేకాకుండా నేను చిన్నప్పటిలో చెన్నైలో చదువుకొనేవాడిని దాని తరువాత ఆంధ్రాకు వచ్చి హిమజా స్కూల్లో మూడో తరగతి నుంచి ఆరో తరగతి ఆరో తరగతి చదివాను మళ్ళీ ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు వివేకానందా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కేట్ పుత్తూర్లో చదివాను తరువాత ఇంటర్మీడియేట్ సాయిలత జూనియర్ కాలేజీలో ఇంటెర్మీడియేట్ పూర్తి చేసి ఇప్పుడు డిగ్రీ శ్రీవిద్యా కళాశాలలో చదువుతూ ఉన్నాను నేను చాలా బాగా చదువుతాను కాబట్టి నాకు ఇంకా చాలా చదవాలని ఆశ ఉంది రెండో ప్రశ్న మీ చిన్న తనం గురించి చెప్పండి నా చిన్నతనంలో నాకు ఎక్కువ స్నేహితులు లేరు కానీ ఉన్న స్నేహితులు చాలా బాగా ఆడుకుంటాను నా చిన్నతనంలో నేను చెన్నై చెన్నైలో రాజా నేషనల్ స్కూల్లో చదివాను అక్కడ ఉన్న మిత్రు ఇంటి చుట్టూ ఉన్న మిత్రులతో కలిసి ఏడు పెంకులాట క్రికెట్ బాడ్మింటన్ లాంటి గేమ్స్ని ఆడుకుంటూ సరదాగా గడిపాను అంటే చిన్నతనంలో జరిగినవి చాలా వరకు గుర్తుండదు కాబట్టి చాలా చెప్పలేక పోతున్నాను అయినా కూడా నా చిన్నతనం చాలా బాగా గడిచింది మూడో ప్రశ్న మీ స్కూల్ లైఫ్ గురించి చెప్పండి నా స్కూల్ లైఫ్ నేను చిన్నతనం అంటే ఎల్కేజీ మొదటగా స్కూల్ జాయిన్ అయి జాయిన్ అయిన అయినది వచ్చి చెన్నైలో జాయిన్ అయినాను దాని తర్వాత కార్యక్రమమైన మా నాన్నకి ఆంధ్రాలో జాబ్ వచ్చింది కాబట్టి నేను మేమందరం ఆంధ్రాకు వచ్చి ఆంధ్రాలో హిమజ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగది వరకు చదివాను ఈ వివేకానంద ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్లో కూడా నేను చదివాను దాని తరువాత ఇంటెర్మీడియేట్ సాయి జోతి జూనియర్ కాలేజీలో చదివి దాని తరువాత డిగ్రీ శ్రీవిద్యా కళాశాలలో ఇప్పుడు చదువుతూ ఉన్నాను బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతూ ఉన్నాను నెక్స్ట్ నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ చేసి డేటా సైన్సులో నాకు జాబ్ తెచ్చుకోవాలనేదే కోరిక దాంట్లో గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ లాంటి కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనేదే నా కోరిక నెక్స్ట్ నాలుగో క్వషన్ మీ ఇన్స్పిరేషన్ అంటే మీరు ఒక వ్యక్తిని ఫాలో అవుతూ అంటే ఒక వ్యక్తిని ఫాలో అవుతూ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏ వ్యక్తిని గుర్తిస్తారు ఇన్స్పిరేషన్ అంటే నాకు క్రికెట్లో అయితే విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాను నెక్స్ట్ క్రిస్టియనో రొనాల్డ్ ఫుట్బాల్ ఆయనొక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు దాంట్లో ఆయన ఫుట్బాల్ ఆడటంతో దిట్ట ఆయన యొక్క అగ్రెషన్ ఫిట్నెస్ లెవెల్ ఆయన యొక్క ఆట మీద ఆయనకున్న పట్టు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది దానితో పాటు ఆయన చాలా మందికి సహాయ పడతారు ఆయన ఒక పేద కుటుంబం నుంచి కొన్ని కోట్లు ఆస్తి ఉంది ఆయనకి ఇప్పుడు ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇంకా క్రికెట్ అనగా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఆయన క్రికెట్ ఆడుతారు ఆయన యొక్క కోపం కానీ తన యొక్క ఆటలో తాను చూపించే అగ్రషన్ కానీ తన యొక్క కోపాన్ని తన ఆటలో చూపిస్తాడు తాను ఎంత బాగా ఆడగలడంటే క్రికెట్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆటగాళ్లు ఈయనకి పెద్ద ఫ్యాన్స్ దాని వల్ల నేను కూడా పెద్ద ఫ్యాన్ ఆయన యొక్క అగ్రషన్ తనకున్న క్రికెట్ మీద ప్యాషన్ తన యొక్క పట్టుదల నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి ఐదో క్వషన్ మీకు స్పోర్ట్స్లో అంటే ఆట మీకు ఏ ఆటంటే ఇష్టం దాంట్లో మీరు ఎలా ఆడుతారు ఎలా ప్రోత్సహిస్తారు ఆట నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నా నేను విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ ఎందుకంటే ఆయన యొక్క క్రికెట్ మీద ఆయనకున్న పట్టు ఆయన ఆడుతున్న తీరు తన యొక్క అగ్రషన్ ప్రపంచ పెద్ద పెద్ద ప్లేయర్ల అంటే పెద్ద పెద్ద క్రీడాకారుల యొక్క రికార్డ్స్ని పగల కొట్టడంలో ఆయన దిట్ట ఆయన క్రికెట్ ఒక ఆట లాగా ఆడరు దాని యొక్క జీవితంలో ఒక భాగంగా దాన్ని భావిస్తూ తన కోపాన్ని చూపిస్తూ ఆటను ఎలాగైనా గెలవాలనే పట్టుదల ఆయనలో చాలా బాగా కనిపిస్తుంది దానికే ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ దానివలనే నేను క్రికెట్ ఆడటం తరచూ చేస్తుంటాను మా ఇంట్లో మొన్న ఫ్రెండ్స్ చుట్టు పక్కల ఉన్న మిత్రులతో కలిసి వాళ్ళతో పాటు కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాను ఈ గల్లీ క్రికెట్స్ చిన్న చిన్న మైదానంలో ఆడుతూ సరదాగా కాలాన్ని గడుపుతూ ఉంటాను దానితో పాటు ఈ క్రికెట్లో అంచెలంచెలగా ఎద ఎదగాలన్నదే నా కోరిక సిక్స్త్ క్వషన్ మీరేదయినా టూర్స్ వెళ్ళినప్పుడు మీరెలా ఎంజాయ్ చేస్తారు దాని గురించి చెప్పండి

నేను చాలా టూర్లకు వెళ్లాను నా బాల్యంలో వెళ్లిన టూర్స్ గుర్తులేదు కానీ నేను ఎనిమిదో తరగతిలో మా స్కూల్లో జూపార్క్కి తీసుకువెళ్లారు నేను మా ఫ్రెండ్స్ మిత్రులతో కలిసి ఆ జూ పార్క్లో చాలా సరదాగా తిరిగాము దాంట్లో ఉన్న జంతువులను చూస్తూ ఆనందిస్తూ వచ్చాము చాలా మంది ఆ జంతువులతో ఆడుకుంటూ వాళ్ళు ఆహా ఆహారాలు పెడుతూ ఆడ చాలా బాగా తిరుగుతాం తిరుగుతూ వచ్చాము కానీ అది పెద్ద జువలాజికల్ పార్క్ కాబట్టి దానిలో తి తిరగడం చాలా కష్టం ఎందుకంటే కొంత దూరం వెళ్ళాక కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి చాలా ఫుల్గా మేము చూడలేకపోయాం కానీ ఆ జూ పార్క్లో మేము కలిసి కట్టుగా అందరూ వెళ్లి మా సార్ వాళ్ళతో వెళ్లి దా దాంట్లో పాటు కొంత విషయాలు తెలుసుకొని మనకి కావాల్సిన విషయాలను తెలుసుకొని ఆ జంతువుల యొక్క క్లియర్గా చూ అంటే ఫొటోలో ఫోన్లో ఫొటోలో చూడడం కంటే నేరుగా చూడడం చాలా బాగుంటుంది అలాగే తొమ్మిదో తరగతిలో మా అలా అలాగే మా స్కూల్లోనే సైన్స్ ఎక్సపరిమెంట్ దగ్గరకి తీసుకెళ్లారు దాంట్లో వివిధ రకాలమైన సైన్స్ ప్రదర్శనలు చేసి ఉన్నాయి దా దాని ద్వారా మేము చాలా నేర్చుకున్నాం దాని అక్కడ చాలా మనం ప్ర దేశాలు ఉపయోగిస్తున్న మిస్సైల్స్ టార్పీడోస్ ఎలాంటి యుద్ధ నౌకలు ఎలాంటి యుద్ధ మిస్సైల్స్లో ఎలాంటి రాకెట్స్ యూస్ చేస్తున్నామో ఆడ ప్రదర్శించబడింది దానంతా చూస్తూ మేము ఫ్రెండ్స్తో చాలా బాగా గడిపాము అలాగే టెంత్లో అయితే మా ఇంట్లో వాళ్ళతో అంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మేము ఊటీ కొడైకెనాల్ లాంటి ప్రదేశాలకు వెళ్లాం దాంట్లో ఊటీకి వెళ్ళినప్పుడు వర్షం పడిన కారణంగా చాలా ప్రదేశాలు చూడలేకపోయాం కానీ అక్కడ వెళ్లడం మిత్రులతో అంటే మా ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి వెళ్ళటం చాలా బాగుంటుంది దానితో పాటు చాలా వాటర్ఫాల్స్ జలపాతాలకు వెళ్లాం దాంట్లో స్నానం చేయడం అక్కడ ఉన్న అక్కడ దొరికే చేపలను తీసుకొని దాన్ని మనకి కావాల్సినవి దాన్ని కావాల్సినంత చేసుకొని తినడం చాలా బాగుంటుంది అలాగే చాలా గుడులకు తిరిగాం మా చుట్టు పక్కలున్న అతిపెద్ద గుడి తిరుమల తిరుమలకి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ దర్శించుకోవడానికి ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు మనం ఊరికి వచ్చి ఆ దేవుడ్ని పూజిస్తూ ఉంటారు దాని అక్కడ చాలా బాగుంటుంది అది కొం కొండ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి నడక ద్వారా కానీ బస్లో కానీ మనం వెళ్తూ ఉంటాం అక్కడ చాలా మంది వస్తూ ఉంటారు చాలా రకములైన వర్గాల వారు వర్గంలో వారు మతాల వారు కూడా వచ్చి అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ దేవుణ్ణి దర్శించుకుంటూ చ ఉంటారు సెవెంత్ క్వషన్ మీరు జరుపుకున్న బడ్డే పార్టీ గురించి చెప్పండి ప్రతీ సంవత్సరం నా బడ్డే డిసెంబర్ పదకొండు జరుపుకుంటూ ఉంటాను నేను రెండు వేల మూడు డిసెంబర్ పదకొండున పుట్టాను అలాగే సంవత్సర సంవత్సరం ప్రతీ సంవత్సరం ఆ డిసెంబర్ పదకొండు నాడు నా పుట్టిన రోజు జరుపుకుంటూ ఉంటాను దాంట్లో ప్రతీ పుట్టినరోజుకు మా ఇంట్లో కేక్ కట్టింగ్స్ పార్టీ జరుపుకుంటూ ఉంటాం ఇంకా రెండు రోజుల్లో నా పుట్టిన రోజు వస్తుంది మొన్నే మా అక్క పుట్టిన రోజు కూడా పూర్తయింది మా అక్క పుట్టిన రోజు నాడు మేము కేక్ కట్ చేసి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం ఎయిత్ క్వషన్ మీ హాబీస్ గురించి చెప్పండి నాకు హాబీస్ అంటే ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడటం క్యారమ్స్ ఆడటం బ్యాడ్మింటన్ ఆడటం బుక్స్ చదవటం కొత్త విషయాలను గూగుల్లో సర్చ్ చేయటం ఇలాంటివి చాలా ఇష్టం దీంట్లో ముఖ్యంగా కంప్యూటర్లో ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవడం వాటిని నేర్చుకోవడం కోడింగ్స్ నేర్చుకోవడం వంటే చాలా ఇష్టం నెక్స్ట్ క్వషన్ మీ యొక్క నైపుణ్యం గురించి మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారో దాని గురించి చెప్పండి నాకు కంప్యూటర్ అంటే చాలా ఇష్టం కంప్యూటర్లో కోడింగ్ చేస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం దాన్ని దాంట్లోనే నేను నా యొక్క జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను దాంట్లో మొదటగా నాకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డేటా సైన్స్

దాని గురించి తెలుసుకుంటూ ఈ గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి వీడియోస్ తెలుసుకుంటూ దాని గురించి డేటాను కలెక్ట్ చేసుకుంటూ రోజూ చదువుతూ దాని యొక్క దాని గురించి నైపుణ్యం పెంచుకుంటూ ఉంటాను ఎలాగైనా ఇలాంటి పెద్ద కంపెనీలో అంటే అమెజాన్ పేస్బుక్ లాంటి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోవాలనేది నా పెద్ద కోరిక